హలో ఐస్ క్రీమ్ పార్లల్ వాళ్ళా అండి నేను మా ఏమేమి ఐస్ క్రీమ్స్ అవేలబుల్ ఉన్నాయో చెప్తారా కొంచెం మేము మా మాకు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ హాన్ ఐస్ క్రీమ్ చాక్లెట్ కావాలండి ఒకటి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ది చాక్లె చాక్లెట్ కేక్ ఐస్ క్రీమ్ చాక్లెట్ కేక్ ఇంకోటి ఏమో చాక్లెట్ వెనీలా ఐస్ క్రీమ్ కేక్ ఇంకా ఒక టెన్ చాకోబార్ ఐస్ క్రీమ్ కావాలండి కేక్ పైన నేమ్స్ రాయండి ఆ కేక్ పైన హ్యాపీ బర్త్డే ప్రవల్లిక అని రాయండి రెండు కేక్స్ మీద అదే రాయండి ఇది అంటే ఇప్పుడు కేక్స్ మీద కొన్ని సింబల్స్ లాంటివి ఇట్లా క్యాప్స్ లాంటివి పెడుతు ఉంటారు కదా ట్యాగ్సు నేమ్ ట్యాగ్సు ఇంకా లాలిపప్సు చాక్లెట్సు అట్లా కొంచెం డెకరేట్ చేయండి అలాగే హ్యాపీ బర్త్డే ప్రవళిక అని రాయండి వీటిని కొంచెం మంచి ప్యాకింగ్ అనేది మంచిగా చేయండి నేమ్స్ కానీ కేక్ ఇలా కారాబ్ అవ్వకుండా అలాగే టెన్ టెన్ డబల్ చాకో చాకోబార్స్ కావాలండి

ఓకే మ్యాడమ్ ఆన్లైన్ డెలివరీ కావాలి మ్యాడమ్ ఆన్లైన్ డెలివరీ ఆన్లైన్లో ఎందుకంటే

ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి కావాలి మేడం నాకు కేక్ అండ్ ఐస్ క్రీమ్స్ అనేవి మెల్ట్ ఓకే మ్యాడమ్ ఇవి మెల్ట్ అవకుండా పంపించండి మ్యాడమ్ ఫాస్ట్గా ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ మ్యాడమ్